విశాఖపట్నం జిల్లాలో డ్వాక్రా సంఘాలు అల్లూరి సీతారామరాజు స్వయంసేవక సంఘం మార్ష్ నిర్వగా పని చేస్తుంది అన్ని విధాలా వాళ్ళు ప్రజలకు సేయూతనిస్తూ పిల్లల సంరక్షణ విషయంలో కూడా మంచిగానే చూసుకుంటారు వృద్ధాశ్రమం కూడా ఉన్నాయి అందులో వృద్ధులకు అనేక రకములైన సౌకర్యములు కల్పిస్తూ వాళ్ళ యొక్క యోగక్షేమాలను మంచిగానే చూసుకుంటున్నారు పేదల వృద్ధులు పేదల వృ వృద్ధులను కూడా వాళ్ళు అన్ని విధములుగా ప్రోత్సహిస్తూ అనేక రకములైన సౌకర్యములతో వృద్ధాశ్రమమును నిర్వహిస్తూ ఉన్నారు ఏ విధమైన అసౌకర్యం లేకుండా వాళ్ళ యొక్క సంతోషానికి నింపడానికి వృద్ధాశ్రమం అన్ని విధాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి చాలా దానికి కారణముగా వృద్దులు కూడాను సంతోషముగానే ఉన్నారని భావిస్తున్నాము